మా ప్రాంతం మా ఊరి గురించి చాలా కథలే విన్నాను అయితే మా పల్నాడు ప్రాంతంలో చాలా కథలు ఉన్నాయి చారిత్రకమైన సంఘటనలు కూడా కొన్ని జరిగాయి అని అప్పుట్లో చాలా మంది చెబుతూ ఉంటారు అయితే పల్నాటి బ్రహ్మనాయుడు అలాగే నాగమ్మ అనేవారు పెద్ద రాజులు రాణులు అయితే వారు ఒకప్పుడు పెద్ద యుద్ధాలే చేశారు అని వాళ్ళు చాలా పోట్లాడారు అని చాలా సంఘటనలు ఉన్నాయి అయితే నాగమ్మ అని ఆవిది గురజాల పల్నాటి బ్రహ్మనాయుడు అనేది మాచర్ల వాళ్ళు పాల్నాడు ఏరియాకి చెందినవారు వారు చాలా కథలు ఉన్నాయి వారి మీద అయితే వాళ్ళు చాలా ధైర్య సాహసాలతోటి చాలా మంచి పనులు కూడా చేశారు వారి మధ్య యుద్ధం జరగటానికి కొన్ని కారణాలు కూడా మనకి చెబుతూ ఉంటారు ఇలాగా వారి మధ్య యుద్ధాలు జరిగాయని మాకు కొన్ని ప్రాంతాల్లో మేము వింటూ ఉంటాము అలా చాలా జరిగాయి యుద్ధాలు అని అంటారు ఇలా చారిత్రకమైన పల్నాడు బ్రహ్మనాయుడు గురించి పల్నాడు అనే ఏరియా వచ్చింది అని కూడా అంటూ ఉంటారు